బీచ్చు చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా అందమైనటువంటి ఒక ఆహ్లాదమైన ప్రదేశం అది వాతావరణం చాలా బాగుంటుంది నేను అక్కడికి వెళ్లినప్పుడు బీచ్లో చెన్నైకి వెళ్ళాను అక్కడ చాలామంది పిల్లలు ప్రజలు అందరు ఉన్నారు చాలా వాళ్ళ అరుపులు అక్కడ చూసినట్టు వాతావరణం వాళ్ళ సంతోషం చాలా బాగున్నింది నేను కూడా వాళ్ళతో పార్టీ నేను కూడా చాలా సంతోషపడ్డాను బీచ్లో నీళ్ళు దేవుడు కలుగ చేసినటువంటి ఆ నీళ్ళు ఆ యొక్క ఉప్పు నీళ్ళు చూసి చాలా సంతోషపడాను అక్కడ ఉండేటువంటి వాతావరణం ఇసుక ఇసుకలో వెళ్లాలి తర్వాత పక్కన షాపులు అన్నీ రకరకాల షాపులు పక్కన ఫిష్ షాప్లు వాళ్ళు ఫిష్షు ఫ్రై చేసి వెంటనే వాళ్ళు ఇవ్వడము రకరకాల వివిధ రకాలైనటువంటి ఆ బీచ్లో ఉండే షాపులు చూసి చాలా సంతోషపడ్డాను చాలా ఆహ్లాదకరంగా వాతావరణం నాకు కనిపిస్తూ వచ్చింది చాలా అందంగా ఆ యొక్క బీచ్చు ఉండింది అడవుల్లో ఇక దట్టమైన ప్రాంతాల్లో సూర్యాస్తమయం పైన ఉదయించినట్లయితే అది చాలా అందంగా ఉంటుంది నాకిష్టం వాటర్ మీద అది పడినప్పుడు చాలా అది చూడ్డానికి చాలా చక్కటి ఒక మంచి ఉదాహరణ అది అడవి ప్రాంతాలపైన ఆ యొక్క సూర్యాస్తమయం ఆ యొక్క వెలుతురు పడినప్పుడు అది చూడ్డానికి చాలా అందమైనది అది చూస్తూ ఉండగా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంది చాలా అందమైనటువంటి ఆ ప్రదేశాలు మంచుతో కూడినటువంటి పర్వతాలు దట్టమైన అడవి ప్రాంతాల్లో అస్తమించినటువంటి ఆ సూర్యుని యొక్క కాంతులు చాలా ఇష్టకరంగా ఆనందకరంగా సంతోషకరంగా ఉన్నటువంటి అది చూస్తే సంతోషంగా నాకనిపిచ్చింది